హలో కాబ్ డ్రైవర్గారా మీరు మేం ఎంతసేపయింది ఫోన్ చేసి మేం నెల్లూరు నుంచి చంగాళమ్మ గుడికెళ్ళాలి బుక్ చేసి ఫోన్ చేస్తే అదే సార్ మేము మేము నెల్లూరు బస్స్టాండ్లో ఉన్నాం సార్ ఆర్టీసి బస్స్టాండ్లో పిల్లలూ పెద్దవాళ్ళు నిల్చోలేక పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎత్తటం లేదు

సరే సార్ అదేగా రండి అవునవును నెల్లూరు ఆర్టీసి బస్స్టాండ్

కాల్ చెయ్యండి

సార్ త్వరగా వస్తే డబ్బులు ఎంతవుతుందో త్వరగా రండి సార్ మీరు డబ్బులెంతో ముందు చెప్పాలి కదా

అవును సార్

సార్ దానికి కొంచెం తగ్గించాలిగా సార్ అంతుంది సార్ మమ్మల్ని డ్రాప్ చెయ్యాలి

తీసుకుని పోవాలి మళ్ళీ తీసుకొచ్చి వదలాలి సరేలే రండి మాట్లాడుకుందాం ఒకసారి

సరే సార్ మాట్లాడతాం రండి మీరు తొందరగా రండి తొందరగా ఓకే సార్ సరే సార్ తొందరగా

ఓకే సార్